ఆ చెప్పండి ఆ చెప్పండి ఆహా అవునండి ఓకే ఓకే

ఆహా తప్పకుండా అండి

ఓకే

అలాంటి ఫెసిలిటీస్ మేము ఇవ్వలేమండి మీకు ఫుడ్ పరంగా అయితే మీరు ఎలా కావాలంటే అలాగా చేయించుకోవడానికి మాకు ఇక్కడ వ్యక్తులున్నారు మీకు ఏ ప ఏ విధమైన ఫుడ్ కావాలో అట్లాంటివి ఏదైతే మీరు తినరో అవి వాళ్ళకి చెప్పి చేయించుకోవడానికి వీలు కుదురుతుంది కానీ మా సర్వీసెస్ ప్రస్తుతం హోటల్ మరియు ఇక్కడ తిరగడానికి మాత్రమే చూడగలము ఎయిర్పోర్ట్లో కస్టమ్స్తో మాకు ఎటువంటి సంబంధం లేదండి అలాంటి సర్వీసెస్ మేము మీకు కల్పించలేం అది అయితే నిజమేనండి కానీ నేను దాన్ని ఖచ్చితంగా చెప్పలేను ఎందుకంటే అవి గవర్నమెంట్ గవర్నమెంట్ పెట్టే రూల్స్ కాబట్టి మీరు ఒకసారి ఆ ఎంపోరియం వాళ్ళని కనుక్కోండి అలాగే కస్టమ్స్ వాళ్ళ వెబ్సైట్లో కూడా ఒకసారి అన్నీ చూసుకుని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే మంచిది మా దగ్గర ఉన్న నెంబర్ మీకు పంపిస్తాము ఒకసారి వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి